చెప్పండి నమ నమస్కారం అండి మీరు ఎవరి తల్లి మీ పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడండి అలాగే మీ పిల్లవాడికి పాటలు పాడడంలో కూడా మంచి జీవితం ఉందండి అవునండి మీ అబ్బాయి ఎప్పుడయినా మా పాఠశాలలో ఏమైనా కార్యక్రమాలు పెడితే చాలా బాగా పాడుతారండి దానికి ఒక పెద్ద అవకాశం కూడా వచ్చింది కానీ నేనే మీకు అడుగుదాము అనుకున్నానండి మేము జాగ్రత్తగా చూసుకుంటాము కానీ మీ పిల్లవాడు దగ్గర ఉన్న ఆ పాట పాడుతాడు మంచిగా దాన్ని మీరు ప్రోత్సహించండండి మంచి స్థాయికి వస్తాడు మంచిగా పాటలు పాడతాడు అదే అలా అండి చెప్పండి ప్రోత్సహిస్తామండి కానీ మీ అబ్బాయి ఎక్కువ పాటల పాటలే పాడుతూ కొంచెం చదువులల్లో తగ్గిపోతున్నారండి దాన్ని కొంచెం చూసుకోండి పాటలు ఎలా అయితే పాడుతున్నారో చదువు కూడా అలానే చదువుకుంటే మంచిది చెప్పండండి సరే అండి